డ్రైవరు గారు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అదే డ్రైవరు గారు కొంచెం చలిగా ఉంటుంది అని విన్నాము అరుకు కొంచెం చలిగా ఉంటుంది అని విన్నాము మనం అక్కడ ఎలాంటి దుస్తులు కట్టుకోవాలి స్టే చేయడానికి ఏమైనా ఉంటుందా ఓకే సార్ అలాగే సార్ సరే సార్

సార్ అదే

అవును సార్ విన్నాము

అవును సార్ విన్నాము సార్

అవునా సార్ ఓ అవునా సార్ మర్ మరి ఫుడ్ అక్కడ మనకి నచ్చే విధంగా ఉంటుందా సార్ ఏమైనా ఇబ్బంది పడతామా

సమస్యా సార్ అక్కడ ఓకే సార్ సరే సార్ థ్యాంక్ యూ సార్ ఏదైనా అవసరం అయితే కాల్ చేస్తాము సార్ మీకు మళ్ళీ థ్యాంక్ యూ సార్